హలో మేడం నేను మధు వాళ్ళ పేరెంట్ని మాట్లాడుతున్నాను బీకామ్ కంప్యూటర్స్ మేడం అంటే మ మేము రేపు నైట్కి ఊరెళ్తున్నాం మేడం తిరుపతి సో ఏంటంటే లీవ్ కావాలి మీరేమైనా ఎగ్జంప్షన్ ఇస్తారా

లీవా మేడం అంటే మ మండే నుంచి వెన్స్డే వరకు ఇవ్వండి చాలు అవును మేడం అంటే ఎప్పుడో బుక్ చేసాం మేడం తిరుపతికి ట్రైన్ రిజర్వేషన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ఒక్కతే ఉండిపోతుంది ఇంట్లో ఎవరూ ఉండరు అందరం వెళ్తున్నాము సో అందుకు ప్లీజ్ ఏమైనా చూడండి సరే మేడం అంటే ఈ ఒక్కసారికి చూడండి మేడం ఈ ఒక్కసారికి కొంచెం చూడండి సరే మేడం సరే ఓకే మేడం ఈ ఒక్కసారికి ఇవ్వండి మేడం

ఓకే మేడం ఓకే మేడం తను ఎలా చదువుతున్నాడు